మా దగ్గర అంటే వెజ్జా నాన్ వెజ్జా అండి మీకు నాన్ వెజ్లో అంటే మీకు చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది చికెన్ చిల్లీ చికెన్ ఉంటుంది చికెన్ ఫిష్ ఫ్రై ఉంటుంది ఇంకా మీకు ఇంకా మీకు బగారా రైస్ ఉంటుంది వెజ్లో మీకు వెజ్ రై వెజ్ బిర్యానీ ఉంటుంది మరేమో పన్నీర్ కర్రీ ఉంటుంది తర్వాత మిక్స్ లెస్ కర్రీ ఉంటుంది మీకు ఆల్ మిక్సింగ్ కర్రీ ఉంటుంది ఆలూ కర్రీ ఉంటుంది ఇంకా రైతా సాంబార్ పప్పు ఉలవచారు మీకు వెజ్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నాన్ వెజ్ అంటే ఫైవ్ ఫైవ్ టెన్ పడతదండి చేస్తాం అదైతే ఫ్రీ అండి దాంతో పాటు వస్తాయండి ఏవన్నా స్వీట్స్ గులాబ్ జాము క్యారెట్ హల్వా డబుల్ కా మీఠా మీకేది కావాలంటే అది సెలక్షన్ చేసుకోవచ్చండి చేస్తాం చేస్తాము చేస్తాం చేస్తాం లెండి మీరు అన్ని ఒకసారి ఎంతమంది చెప్తే మేము దాని ప్రకారం ఐటమ్ చెప్తే మీకు దాని ప్రకారం మేము మీకు హౌస్ అంటే హౌసు మీకు ఇక్కడే ఫంక్షన్ హాల్లో చేస్తా అంటే ఫంక్షన్ ఎట్లా అంటే అట్లా డెలివరీ చేస్తాం అదే అదే మీకు ఎట్లా కావాలంటే ఇప్పుడు ఔటర్ అంటే మీ హౌస్ దగ్గర ఫంక్షన్ అంటే చేస్తాము లేదంటే మా దగ్గర రెస్టారెంట్లో చేస్తానంటే మా బ్యాంకెట్ హాల్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అక్కడ కావాలంటే కూడా అక్కడ చేసుకోవచ్చు మీరు స్టార్టర్స్లో మీకు ముందే ఫ్రూట్ పంచ్ ఉంటుంది సాఫ్ట్ డ్రింక్స్ ఉంటుంది మీకు ఫ్రూ వాటర్ మిలన్ ఉంటుంది పైనాపిల్ జ్యూస్ ఉంటుంది అలాగే స్టార్టర్లో మీకు వెజ్ మంచురియా ఉంటుంది నాన్ వెజ్లో మీకు చిల్లీ చికెన్ ఉంటుంది మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తాం ఏం ఉండదండి మీకు ఇంకో పది మందికి ఇరవై మందికి ఎక్స్ట్రానే వండుతామండి మేము తక్కువనేది ఏం ఉండదు మ్యామ్ మీరు వంద మంది చెప్తే మేము మీరు వంద మందికి చెప్తే మేము ముప్పై మందికి ఎక్స్ట్రా వండుతామండి మేము ఎందుకు ఎక్స్ట్రా అయితే తక్కువైతే మీరు వంద మందంటే వంద మందికే ఇవ్వాలి కానీ ఒకటి తగ్గితే అవసరం లేదు ఒకవేళ పెరిగితే మాత్రం ఇవ్వాల్సొస్తుంది లే లే లే లే మీ మొత్తం మాదే ఉంటది మొత్తం ఫుడ్ నుంచి మొత్తం మాదే ఉంటుంది ప్యాకేజ్ ఉంటే ఆ ప్యాకేజ్లో మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం

ఓకే ఓకే ఓకే

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే రెండు మూడు ఐటమ్స్ మేం ఎక్కువనే ఇస్తాం ఇంకా మీకు ఎందుకంటే మా దాంట్లో యాద్ ఉంటుంది కదా ఇవ్వాలి కదండి కొంచెం ఎందుకంటే మనకు అన్ని సామాన్లు ఇవ్వాల్సొస్తుంది ఆ పై ఆ పైన ఏవన్నా మిగిలితే ఆ మొత్తము ఫంక్షన్ అయినాక ఇచ్చిన పర్లేదు ఓకే ఇది ఇది మరి మియాపూర్ సిగ్నల్ దగ్గర బొమ్మరు రెస్టారెంటే అండి ఓకే ఓకే ఓకే త్యాంక్ యూ